పదమూడు సున్నా ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పదమూడు సున్నా మూడు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇరవై నాలుగు సున్నా తొమ్మిది రెండు వేల మూడు పద్నాలుగు సున్నా ఎనిమిది రెండు వేల నాలుగు పదహారు సున్నా ఒకటి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు